మా ఊరిలో భజన బృందం అయితే చాలా చక్కగా అమరుస్తారు ఎక్కడ అంటే రాముల దేవాలయం దగ్గర అయితే అమరుస్తారు బస్ స్టాండ్లో దగ్గరలో ఉంది ఇంకా అక్కడ మార్నింగ్ తొమ్మిది ఈవినింగ్ టైంలో తొమ్మిది నుంచి పన్నెండు దాకా కూడా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు ఇంట్రస్ట్ ఉన్నవాళ్ళు పెద్దలు కూడా పాల్గొంటారు చక్కగా సంగీత వాయిద్యాలు కూడా వినిపిస్తారు డ్రమ్స్ తబల ఇంకా వాయిద్యాలు మేళాలు అవి అలా యూజ్ చేస్తారు ఇంకా పిల్లనగ్రోవి కోలన్న కట్టెలు అలాంటివి కూడా భజన పలకలు యూజ్ చేస్తారు ఇంకా ఇంట్రస్ట్ ఉన్న పిల్లలు కూడా వెళుతు ఉంటారు చూడడానికి చక్కగా ఉంటుంది ఇంకా భజన బృంధం కమిటీ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇంకా పిల్లలకి చాలా మంచి మంచి గేయపదాలు పద్యాలు పాటలు కూడా నేర్పిస్తు ఉంటారు అందరు రాత్రి సమయంలో సరదాగా వెళ్లి చూస్తు ఉంటారు చూడడానికి అయితే చక్కగా భజన బృందం అయితే మా ఊళ్ళో అయితే అమరి ఉంది